నేను ఆన్లైన్లో గోడకి అంటిస్తారు కదా అంటే ఇప్పుడు అప్పుడైతే పెయింట్ కట్ట అందరూ ఏసుకునేవారు ఇప్పుడు గోడకు పెట్టే స్టిక్కర్స్ వచ్చేసినాయి మాట అది బుక్ చేసుకున్నాను అందులో చాలా బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయంటే ఇంకా పెయింటింగ్ వేసినట్టే ఉన్నాయి ఎందుకంటే స్టిక్కర్స్ ఎంతో కూడా కాదు ప్రైస్ తక్కువ పడుతుంది నేను తీసుకుని డివైడ్ చేసి దేనికది పెడితే రూమ్ అంతే చాలా అందంగా వచ్చింది చాలా బాగుంది అందరూ కూడా అడుగుతున్నారు మాట ఎక్కడిది ఎక్కడిది అని నేనైతే తీసుకున్నాను స్టిక్కర్స్ ఇంత బాగుంటాయని నాకైతే తెలియదు ఆన్లైన్లో కానీ చాలా బాగున్నాయి ఏంటంటే మనకి ఫ్లవర్స్ కావల్తే ఫ్లవర్స్ లేదా పక్షులు ఇంకా మనం ఏది కావాలంటే అయ్యి ప్రతిదీ ఉన్నాయి మాట అంటే బొమ్మల్లాగా మనం ఏమీ కాదు జస్ట్ ఆ స్టిక్కర్లు తీసుకుని మనం డిజైనింగ్కి ముందే ప్ల్యాన్ చేసేసుకుని గోడకి అంటించేసుకుంటే సరిపోద్ది నేనైతే వాడేను అది చాలా బాగుంది నేను ఎలా ఉంటుందేమో ఈ ఆన్లైన్లో బుక్ ఈ ప్రోడక్ట్ ఇది ఎలా ఉంటుంది ఏంటో అసలు అని బాగుంటుందో బాగోదో అనుమానంతో తీసుకున్నాను కానీ చాలా హైలెట్గా ఉంది ఎందుకంటే ఫోటోలు కట్ట తీసుకుంటున్నప్పుడు కూడా చాలా నీట్గా చాలా అందంగా పడుతుంది మాట అంటేని మనం ఈ ఫోటోలను కూడా డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంత నీటుగా పడుతుంది అనమాట వెనకాల మొత్తము ఆ గోడకి అంటించిన స్టిక్కర్లని నీట్గా ఫొటోస్లో పడుతున్నాయి వీడియోలు కట్ట మనం ఏమనా చేసుకున్న సరే చాలా అందంగా ఉంది నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను మాట ఒకవేళ ఎవరనా తీసుకుంటే కనుక ఆన్లైన్లో ఈ మన బెడ్ రూమ్లో అంటించుకున స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా ప్రతీది చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్లో మంచి నీలం గులాబీ నలుపు ఆరెంజ్ చాలా బాగున్నాయి ఇంకా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి మన పేరులతో కూడా వస్తున్నాయి మాట స్టిక్కర్స్ అవి కూడా తీసుకొని మనకి అంతగా కావాలంటే పేరులో పెట్టుకోవచ్చు మన పిల్లల పేర్లుతో కూడా పెట్టుకోవడం బొమ్మలు అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి